మా ప్రాంతం ముఖ్యంగా ఈ బే ఆఫ్ బెంగాల్ ఉండడం వల్ల నీటికి తర్వాత కలంకారి పరిశ్రమకు అలాగే పాండురంగ స్వామి దేవాలయం కీర్ పాండరికి ప్రసిద్ధి సో అందువలన ఏమవుతుంది అంటే కీర్ పాండరి అనేది హిందూ మతస్తులకు దేవాలయం కాబట్టి ఇస్కాన్ వాళ్ళు దేశ నలుమూలల నుంచి హిందూ మతస్థులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి వాళ్ళందరూ దేశ నలుమూలల నుంచి వస్తారు ఈ దేవుణ్ణి ఆరాధిస్తారు అప్పుడు రథోత్సవం కూడా జరుగుతుంది తరువాత ఈ ఈ బే ఆఫ్ బెంగాల్ విషయానికి వస్తే అది ఇక్కడ చేపలు బాగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ మాంసం తినేవాళ్ళు అంటే చేపలు తినేవాళ్ళు ఇవి ఎక్కువగా ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది అంటే ముస్లిమ్స్ అలాగే ఈ మాంసం తినే వాళ్ళని ఎక్కువగా కూడా ఈ ప్రాంతానికి వస్తారు అంటే మనకి ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో దీనివల్లే కావచ్చు ఎక్కువ మంది ముస్లిం ఉన్నారు తర్వాత మా ఊర్లో చేనేత పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది అందువల్ల చేనేత అంటే గనక చేనేతలో కూడా కలంకారీ పరిశ్రమ ఆ కలంకారీ పరిశ్రమ అంటే ఏంటంటే ఆ బొమ్మలు అచ్చు వేయడం చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే రంగులతో ఈ బట్టల మీద దుప్పట్ల మీద రంగు యొక్క బొమ్మలు వేస్తారు అనమాట అవి దేశాలు విదేశాలు ఎన్నింటికో దాన్ని పంపిస్తా ఉంటారు అవి చేయడానికి ఎంతోమంది కార్మికులు ఇక్కడికి వచ్చారు వాళ్లకు ఉపాధి కల్పిస్తూ ఉంటుంది ఈ యొక్క పరిశ్రమ అందువల్ల అలాంటి వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు మా ఊరిలో ఇప్పుడు ఈ విషయాన్ని కోసం బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఉత్తర భారత దేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంతోమంది వచ్చి ఈ చేనేత పరిశ్రమలో ఈ కలంకారి పరిశ్రమంలో పాల్గొంటున్నారు అలాగే ముందు చెప్పిన విధంగా ఈ బే ఆఫ్ బెంగాల్లో ఎంతోమంది ఈ బే ఆఫ్ బెంగాల్లో మత్స్యాలు ఉండడం వల్ల ముస్లింసు మాంసం తినే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు అన్నమాట ఈ విధంగా ఇన్నిరకాలు ఉండడం వల్ల మా ప్రాంతంలో అన్ని మతాల సమ్మెలతంగా ఉండి ఎంతో ఆనందకరంగా ఉంటుంది